నేను మథర్ తెరిస్సా పుస్తకాన్ని చదివాను దానిలో నాకు నచ్చిన వాక్యం ఏంటంటే ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అనే వాక్యాన్ని ఇతర కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించడం జరిగింది